హాయ్ండి భద్రత విషయంలో మాకు చాలా సందేహాలున్నాయి ఎందుకంటే బయోమెట్రిక్ అనేది ఒక సిమ్ దగ్గర నుంచి ప్రాపర్టీ కొనే దాకా మేము అన్నింటిలో దాన్ని యూస్ చేస్తాం ప్రతి చిన్న విషయానికి మేము దాన్ని యూస్ చేయాల్సి వస్తుంది అలాంటి చట్టం మన దేశంలో ఉంది అయితే అలానే ఇవి మార్ఫింగ్ చేసి చెడ్డుకి చెడు కార్యాలకి ఉపయోగించారని అనుకోవచ్చా ఎన్నో ఆందోనళలు మాకున్నాయి అయితే ఇప్పటికే చాలా వార్తల్లో కానీ సోషల్ మీడియా ఇటువంటివి వాటిలో కూడా వీటి గురించి మేము వింటున్నాం వీటిని యూస్ చేసుకుని డేటా వ్యక్తిగతవి అయిన డేటా అంతా బయటకు వచ్చింది ప్రభుత్వాలు వదిలేస్తున్నారు అనేవి చాలా వింటున్నాం అయితే ఈన్నటి వీటన్నింటిలో మకి మాకు భద్రత ఉందని ఎలా మేము నమ్మగలం ఎందుకంటే సిమ్ కొనే దగ్గ సిమ్ దగ్గర మేము మా బయోమెట్రిక్ ఇస్తాం బ్యాంక్లో మా బయో మా బయోమెట్రిక్ ఇస్తాం ఏదైనా ప్రాపర్టీ కొనే విషయాల్లో బయోమెట్రిక్ ఇస్తాం ఎలా అయిపోయిందంటే ఒక బయోమెట్రిక్ ద్వారా మాకు ఉన్న ఆస్తులతో సహా మాకున్న సిమ్లతో సహా అన్ని విషయాలు తెలుసుకోగలం అది ఫోర్జరీగా చేసి దాన్ని దొంగలించే విధంగా కూడా చాలామంది చేయగలరు ఎందుకంటే ఇప్పుడున్న అధునా అధునా అధునాతనమైన టెక్నాలజీ ఉంది దాని ద్వారా ఏమైనా చేయగలరు అనేదయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వాలకు సంబంధించిన వెబ్సైట్లని వాటిని వీటిని కూడా ఈ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల హ్యాక్ చేయగలుగుతున్నారు అలాంటప్పుడు ఒక వ్యక్తిగతమైన విషయాలు బయటికి వెళ్ళడం వాళ్ళకి సంబంధించిన విషయాలు ఒకరికి తెలిసినప్పుడు ఎంతో ప్రోబ్లెంస్కి సేఫ ఫేస్ చెయ్యాల్సి వస్తుంది ఆ డేటాను యూస్ చేసుకుని బెదిరింపులు కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీటి మీద అంత భద్రమైన భద్రంగా ఉంటుంది వీటి మీద ఎలాంటి ఇవి అనేది కూడా మేము ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ రాలేదు అంటే డేటా లీక్ అయింది కానీ ఇలా వేరే ప్రభుత్వమే రిలీజ్ చేసిందని వీటి అన్నింటి మీద వార్తా పత్రికల్లో టీవీ ఛానల్స్లో వచ్చినప్పుడు వాటికి సమగ్రమైన నివేదిక కూడా ప్రభుత్వం మాకు అందించలేదు ఎందుకంటే ఇప్పుడున్న అధునా అధునాతనమైన టెక్నాలజీ వల్ల ఎవరు ఏమైనా చేయగలుగుతున్నారు దానికి అంత సెక్యూరిటీ అంత భద్రత ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా ఈ ఆధారనేది ఆధార నిర్వహించే అధిపతులు దాన్నీ కంట్రోల్ చేయగలుగుతున్నారా ఇన్ని కాంట్రోవర్సీస్ సంభందించిన న్యూస్ వింటున్నా కూడా ఎందుకు ఆధార సంబంధించిన వాళ్ళు వీటి మీద ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు మేము ఎంతవరకు దిన్న నమ్మగలము మాకైతే చాలా ఆందోనళలు అయితే ఉన్నాయి అలాగనే వీటిపైన ఎంతవరకు భద్రత ఉందనేది మేము అనుకోవచ్చు దీనికి సరైన ఈ మీ గురించి మేము పొందగలము మీ నిపుణులు మాకు వీటి విషయంలో ఎంతవరకు క్లారిటీ ఇవ్వగలరు ఎందుకంటే ఈ దీని వలన వ్యక్తిగత విషయాలు చాలా వరకు బయటికి వెళ్తాయి బయటికి వెళ్ళడం వల్ల బెదిరింపులు ఇలాంటివి చాలా వస్తాయి ఎందుకంటే ఇ ఇలాంటివి చాలా వింటున్నాం కూడా ఒక చిన్న మొబైల్లో కూడా ఏదైనా వ్యక్తిగత విషయాలు తీసుకుని అనేకులను బెదిరించి వేలకు వేలకు డబ్బులు తీసుకుంటూ స్కామర్స్ వేరే రాష్ట్రాల వాళ్ళు దేశంలో అనేకమంది వ్యక్తులను బెదిరించి వాళ్ళ సొమ్మును దోచుకుంటున్నారు ఇదొక వ్యాపారం లాగా జనాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇలాగే ఇంకా జనాలు ఇది అలుసుగా తీసుకుని ఇంకా వేల మంది ముందుకు సాగరు అనేది ఎంతవరకు నమ్మగలం ఎందుకంటే ఇప్పుడు అంత దారుణమైన సిచ్యువేషన్లో ఇప్పుడుంది టెక్నాలజీ చాలా ఎదిగిపోయింది దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఇప్పుడు బాగా ప్రపంచవ్యాప్తంలో ఎలుతుంది ఉద్యోగాలు కూడా పోతున్నాయి దానివల్ల ఈవెన్ ఉద్యోగం మేము చేయాలి ఉద్యోగంలో మేము వెళ్ళాలంటే కూడా మా బయోమెట్రిక్ మేము ధృవీకరించుకోవలనే పరిస్థితులు ఉన్నాయి అక్కడ కూడా మేము ధృవీకరించుకోవాలి ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి ప్రతి చోట ఆధార్ డీటెయిల్స్ ఇవ్వకుండా మేము ఏది తీసుకోలేకపోతున్నాం ఏది పొందలేకపోతున్నాం కార్స్ దగ్గర నుంచి మార్కెట్ దగ్గర నుంచి మేము మళ్ళా లింక్ అయిన ఆధార్ కార్డు ఉంటుంది మేము చాలా వరకు సింగిల్గా వాడే ఆధార్ నంబర్ ఆద మొబైల్ నంబర్ యూస్ చేయే చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాంటప్పుడు ఆ మొబైల్ నంబర్ ద్వారా కూడా ఆధార్ సంబధించిన డిటెయిల్స్ తీసుకోవడానికి అవకాశం ఉందని నేనుకుంటున్నాను ఈ ఇదోక్క దాని ద్వారా కూడా భయం అలానే మీరు చెప్తున్న ఈ ఈ సెక్యూరిటీ అనేది కూడా ఇంతవరకు సాధ్యం ఇంత సెక్యూరిటీ మీరు పెట్టినా కూడా ఆ ఓటీపీ లాంటివి కూడా మీరు ఇస్తున్నా కూడా ఇంత డేటా వరకు అయితే బయటికి వెళ్తున్ననేది అయితే మేము తరచుగా ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి సోషల్ మీడియాలో కానీ వార్తా ఛానల్స్లో కానీ అయితే ఇవి ఎంతవరకు వాస్తవమొ తెలీదు వాటి నుంచి సమగ్రమైన నివేదిక కూడా ఆధార్ సంబంధించిన వాళ్ళు ఇవ్వలేదు అలానే మా బయోమెట్రిక్ని ఫోర్జరీ చేసి వేరేవాళ్ళు మాకు సంబంధించిన వాటిని తీసుకోగల తీసుకోగలరు కదా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత టెక్నాలజీ ఉందని మేము అనుకుంటున్నాం దానికి తోడు ఏఐ అనేది కూడా నడుస్తుంది వీటన్నింటి నుంచి ఎంతవరకు మేము బయట పడగలం వీటి నుంచి ఎంతవరకు మేము సేఫ్గా అంటే భద్రత ఈ ఆధార విషయంలో మాకు వ్యక్తిగత విషయంలో తర్వాత ఫ్యామిలీ విషయంలో భద్రత మాకుందని మేము ఎంతవరకు విశ్వసించగలం అలానే మీరు కూడా దీనికి సంబంధించిన నివేదిక లేదా ఒక ప్రజలకి ఉన్న ఆందోనళలు అన్నింటి నుంచి ఒక నమ్మకమైన నమ్మకాన్ని కలిగించే విధంగా మీరు ఏమీ మాకు చెప్పగలరు ఇది వీటి అన్నిటి మీద ఒక క్లారిటీ మాకు ఇవ్వగలిగితే మాక్కూడా ఆధార మీద ఒక నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు ఆధార్ కలిగి ఉన్నాడు కాబట్టి అన్నింటికీ లింక్ అయి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంటు యూపీఐ కానీ తర్వాత బ్యాంక్స్ కానీ ఇవి కూడా లింక్ అయి ఉన్నాయి ఈ ఆధార్ వల్ల కొంత సొమ్ము దోచుకోబడుతుంది లింక్స్ పం లింక్స్ పంపించినప్పుడు అవి లింక్స్ క్లిక్ చేసినప్పుడు ఇలా వెళ్ళిపోతుంది వాటి నుంచి కూడా మేము తప్పించుకోవడానికి ఏదైనా సమగ్రమైన ఏదైనా ఇవ్వగలిగితే బెట్టరు కదా లింక్ ఓపెనయ క్లిక్ చేయగానే ఆధార్ లింక్ అయి ఉన్న డబ్బు వెళ్ళిపోతుంది ఇంత టెక్నాలజీ ఉంది కదా కాబట్టి దీంట్లో మాకు ఏదైనా క్లారిటీ ఇస్తే బెటర్ ఎందుకంటే లింక్ ఓపెన్ చేయగానే డబ్బు పోయ్యేంత హ్యాకింగ్ టెక్నాలజీ ఉన్నప్పుడు దానికి ఇంకా సమగ్రమైన భద్రత మాకు కలిగించగలిగితే మాకు తర్వాత మాకున్న వ్యక్తిగత విషయాల్లో కానీ మా డబ్బు విషయంలో కానీ బ్యాంక్లో మేము డిపాజిట్ చేసుకున్న డబ్బు విషయంలో కానీ మాకొక భద్రత ఉంటుందని నమ్మ నమ్ముతాము ఇవి మరీ ఎక్కువగా ఈ దేశంలో భారతదేశంలో జరుగుతున్నాయని మేము ఎక్కువ వార్తలు వింట వింటున్నాము ఈ మళ్ళీ వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మాషిగా ఉన్నారు వాళ్ళని ప్రభుత్వమే కాదు కదా పోలీస్ వారు కూడా ట్రీట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళంత అదునాతం అధునాతనమైన టెక్నాలజీ యూస్ చేస్తున్నారు లొకేషన్స్ మార్చి మార్చి వాళ్ళు చేస్తున్నారు ఉన్న ప్లేస్ నుంచి విపన్ విపన్ యూస్ చేసి అలా ఇష్ట వాళ్ళు ఉన్న టెక్నాలజీ యూస్ చేసుకుని వాడుతున్నారు అనేకమంది వీటి నుంచి మోసపోయారు వాళ్ళ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుని కూడా కోల్పోయారు అదియితే వాస్తవం అయితే విటన్నిటినీ చెక్ పెట్టడానికి ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందులు పడుతోంది పోలీస్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంత అధునా అధునాతనమైన టెక్నాలజీ పోలీసు వాళ్ళ దగ్గర ఉంది అలానే స్కామర్స్గా వాళ్ళ దగ్గర కూడా ఇట్లాంటి టెక్నాలజీ ఉందని అనుకుంటున్నాం ఎందుకంటే ఇంత దారుణమైన జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంది అంత ఏఐ నాలెడ్జ్ ఉండడం వల్లనే ఇవన్నీ కోల్పోతున్నాయి కాబట్టి వీటన్నిటి మీద ఒక మంచి నివేదిక ఇవ్వగలిగితే బెట్టరు ఎందుకంటే ఇతర దేశల్లో కూడా చాలా వరకు సెక్యూరిటీ ఎక్కువుంది ఉంది కొన్ని కంట్రీస్లో అలానే మన దేశంలో కూడా అంతే విధంగా మనం పెట్టుకుంటే బెటర్ అని అని మాకనిపిస్తుంది ఈ ఆధార అనేది చాలా భద్రమైనది బయోమెట్రిక్ తర్వాత హై బయోమట్రీ కూడా చాలా భద్రమైనవని మేము నమ్మ నమ్మే విధంగా మీరు అధునాతమైన టెక్నాలజీని యూస్ చేసుకుని మీరు మీరు కూడా ఒక అప్డేట్గా మీరు ఉంటూ ప్రతీ రోజు అప్డేట్గా ఉంటూ ప్రజలకి ప్రజల డేటాకి ప్రజల సంబంధించిన వ్యక్తిగత సమాచారం అంతటిని భద్రంగా ఉంచగలుగుతున్నాం మేమని మీరు ఒక భరోసా మాకు ఇవ్వగలిగితే మాక్కూడా ఉంటుంది ఈ విషయంలో మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము భద్రత కొరకు ఇంకా మెరుగైన వాటి మీద మీరు అప్డేట్ అవు అవుతారని మేము అనుకుంటున్నాము వీటి మీద అప్డేట్ విశ్వ విశ్వసమేతనీయమైన భద్రత వీటన్నింటి మీద మాకు ఇస్తారని ఆశలో ఉన్నాము ఎన్నో ఆందోళనలో ప్రజలు ఉన్నారు మేము అనేక అనేకమంది నోటి వెంట ఇలాంటి ఆందోళనకరమైన మాటలు మేము వింటున్నాము వాళ్ళు కోల్పోయినవి కూడా మేము వింటున్నాము మీ అభిప్రాయాలు కూడా మీరు మాకు ఇవ్వగలిగితే మేము చాలా సంతోషిస్తాం ఒకసారి వీటన్నింటిని మీరు ఒకసారి అధికారులతో లేదా ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులు పోలీసు వారితో కూడా మీరు కూర్చుంటే అనేకమైన విషయాలు మీకు తెలుస్తాయని మేము ఆశిస్తున్నాము కాబట్టి మీరు ఒకసారి వీటన్నిటి మీద మీరు ఒక ఆలోచన పెట్టుకుని మాకొక విశ్వసనీతమైన ధ్రృవీకరణ లేదా భద్రమైన విష భద్రమ భద్రతను గురించి మాకొక్క క్లారిటీ ఇవ్వగలిగితే మేము కూడా చాలా సంతోషిస్తామని మీ మే మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్